హలో హలో హలో చెప్పండమ్మా తెచ్చిస్తానమ్మా తొందర్లో

సరే సరే మీకు రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుందిలే పైపు తెచ్చియాలంటే కొంచెం డబ్బులవుతుంది చెప్తాములే అదికూడా అదికూడా చెప్తాము ఎంతయ్యింది సరే చెప్తాను చెప్తే తొందరలోనే గ్యాస్ సరేమ్మా చెప్పిస్తాను అలాగే అలాగే ఎలుకలు కొట్టేసాయా లేదంటే అదేమన్నా పాతదైపోయిందా

ఎలుకలు కొట్టేసాయా అంత కొట్టేదాకా మీరేం చేస్తున్నారు లోపలా అది గెట్ట

మళ్ళీ అలాంటప్పుడు ఆ ఎలుక కొట్టుడుకు గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందా అయిపోయిందా కొంచెం జాగ్రత పైపు మార్చుకునే చెయ్యండి నేను చెప్తా మాట్లాడుతాను కానీ మాట్లాడి చెప్తాము రేపెల్లుండో రెడీ చేస్తాంలే